సంవత్సరం మొత్తంలో జులై మంత్లో మా ప్రాంతంలో వర్షాకాలం అండ్ వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు చాలా మంచి వర్షం కురుస్తుంది మా వ్యవసాయానికి సరిపడాల్సినంత మా యొక్క రోజు అవసరాలను తీర్చుకునే నీళ్ల అవసరమంత వర్షం కురుస్తుంది అలాగే వర్షపాతం కూడా చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే వర్షం లేకపోతే వ్యవసాయాలే కానీ పంటపొలాలే కానీ వృద్ధి చెందలేవు అలాగే మా ప్రాంతంలో ఎక్కువగా పంటపొలాలు వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వర్షం అనేది చాలా ముఖ్యమైన ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది మా ప్రాంతంలో కావలసినంత వర్షం ఉంటుంది కావలసినంత ఎండ ఉంటుంది కావలసినంత చల్లదనం ఉంటుంది కాబట్టి మా యొక్క ప్రాంతంలో వర్షానికి ఏ ఒక్క లోటు లేదు ఇది మీ మా జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే వర్షం కురిసినప్పుడు మా మా మా యొక్క పంటల్ల చిగుళ్ళను చూస్తున్నప్పుడు అలాగే మా యొక్క చెరువులే గానీ మా యొక్క చిన్న చిన్న నీటితో కూడిన కుళాయిలే గానీ పొంగినప్పుడు మాకు చాలా సంతోషం వేస్తుంది అలాగే మేము వర్షా కాలంలో ఎక్కువగా ఆడుకోవడానికి ఇష్టపడతాము ఎక్కువగా వేరే వేరే కొత్త కొత్త ప్రాంతాలకు వెళ్ళుటకు ఇష్టపడుతాము కాబట్టి వర్షాకాలం అనేది అతిముఖ్యంగా మా యొక్క ప్రాంతంలో వర్షాకాలం అనేది మాకు చాలా ఇష్టమైనది చాలా విధాలుగా ప్రభావితం చేస్తుంది వర్షాకాలంలో ఎక్కువగా ఇక్కడ వర్షాకాలంలో అలాగే వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పడిన సమయములో ఇంట్లో ఉండుటకు ఇష్టపడతారు చాలామంది అలాగే గవర్నమెంట్ కూడా మా యొక్క ప్రాంతం గురించి అయినను చర్యలు తీసుకోవడానికి ఇష్టపడుతుంది హెచ్చరించుటకు ముందుకు వస్తుంది ఈ సమయంలో బయటికి వెళ్ళకూడదు చాలా వర్షాలుంటాయి లేకపోతే ఇప్పుడు వెళ్ళడం ప్రమాదం అనే విషయాల గూర్చి చెప్తుంది కాబట్టి మా యొక్క ప్రాంతంలో వర్షాకాలం వర్షం గురించే కానీ వర్షపాతం గురించే కానీ ఎలాంటి లోటు లేదు అనుకూలమైన వర్షపాతం అనుకూలమైన వర్షం మాకు సంవత్సరం సంవత్సరం కురుస్తుంది